హలో అవునండి చెప్పండి అవును సార్ ఉంది సార్ ఇప్పుడు మోస్ట్లీ అందరూ అదే అడుగుతున్నారు దివాళీ ఆఫర్ కూడా ఉంది దానికి రెడ్మీ నైన్ అని చెప్పి రెడ్మీ మీకు ఓకేనా ఇదే సార్ మోస్ట్ సెల్లింగ్ ఆ ఆల్మోస్ట్ ఇప్పుడు వన్ టూ మంత్స్ నుంచి ఇదే ఎక్కువ సేల్ అవుతుంది మా షోరూమ్ నుంచి రెడ్మీ నైను న ఇంటర్నల్ మెమోరీ వచ్చి వన్ ట్వంటీ ఎయిట్ జీబీ దాకా ఉంది ఎక్స్టెండబుల్ మెమోరీ కూడా ఉంది ర్యామ్ వచ్చి ఫోర్ జీబీ ఫాస్ట్ ఫాస్ట్ ట్రాన్సఫరే చార్జర్ కూడా ఫాస్ట్ ట్రాన్సఫరింగ్ ఛార్జరే హాఫ్ అన్ హావర్లోనే ఛార్జింగ్ ఫుల్గా ఎక్కేస్తుంది సి టైపు ఇది కేబులు తరువాత వచ్చి అడాప్టర్ ఇస్తాము మొబైల్తో పాటు తరువాత వచ్చి క్యామ్ క్వాలీటికి వస్తే అందరూ క్యామ్ క్వాలిటీ చాలా బాగుంది టెన్ థౌజెండ్లో ఇంతవరకు అంత రేంజ్లో క్యామ్ క్వాలిటీ లేదు బాగా ఏది వచ్చింది లేదు ఇది బాగుందని చెప్పి క్యామ్ క్వాలిటీ వల్లే ఇది ఎక్కువ సేల్ అవుతుంది అన్నమాట ఇ ఫిఫ్టీ జీబీ దాకా బ్యాక్ బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరా వచ్చి ట్వంటీ జీబీ సార్ డ్యూయల్ కెమెరా ఉంది ఇందులో బ్యాక్లో కూడా డ్యూయల్ కెమెరానే ఓకేనా మీకు ఇంకేమైనా అడగాలా ఛార్జింగ్ బ్యాటరీ సార్ ఫోర్ థౌజండ్ ఎమ్ఏఎచ్ ఉంది సార్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలండి వన్ డే మొత్తం యూస్ చేసుకోవచ్చు మీరు మళ్ళీ వచ్చి గేమింగ్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు హీటింగ్ ప్రాబ్లెమ్ ఏం లేదు మీరు ఎంతసేపు యూస్ చేసినా హీటింగ్ ప్రాబ్లమే లేదు ఇంతకు ముందు అంతా రెడ్మీది హీటింగ్ ప్రాబ్లెమ్ వస్తుందని చాలామంది కంప్లైంట్ చేసారు కానీ ఈ మోడల్ మాత్రం హీటింగ్ ప్రాబ్లెమ్ ఏం లేదు చార్జింగు ఫాస్ట్ ఛార్జింగు హాఫ్ అన్ అవర్లోనే ఛార్జింగ్ ఎక్కేస్తుంది వ వన్ డే అంతా మీరు యూస్ చేసుకోవచ్చు సార్ మళ్ళీ డిస్ప్లే కూడా చాలా క్లారిటీ డిస్ప్లే కర్వ్ డిస్ప్లే ఉంది మీరు ఒకసారి షోరూంకి వచ్చి మొబైల్ ఒకసారి కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ వాడి చూసే తీసుకోండి సార్ మీరు ఉంది సార్ మేము ఒరిజినల్ పీస్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాము మీరు చూడండి మీకు ఓకే అంటేనే తీసుకోండి సార్ ఓకే సార్ దివాళీ ఇప్పుడు ఆఫర్స్ పోతున్నాయి మీరు డైరెక్ట్గా రండి మాట్లాడతాము మీకెంత కావాలో నేను చూసి చేస్తానండి మీ మీకు మనసుని ఓప్పెంత బాగా డిస్కౌంట్ చేసి చూపిస్తాం సార్ టైమింగ్స్ మార్నింగ్ నైన్ నుంచి నైట్ టెన్ దాకా ఉంటామండి ఓకే సార్ వచ్చే ముందు కాల్ చెయ్యండి ఇదే నా నెంబర్ కాల్ చేసి రండి నేను అవైలబిల్టిలో ఉంటాను ఓకే సార్ థ్యాంక్ యూ సర్